హలో డాక్టర్ శ్రీనిధి హియర్ చెప్పండి అవునా అంటే ఏమన్నా చూసి ఇవ్వడానికి వస్తుంది ఇట్లా ఫోన్లో చెప్పడానికి రాదు వీలైతే ఫొటోస్ అయినా పెట్టండి చూసి చెప్తం ఓకే చెప్పండి అంటే మీకి ఏం ప్రాబ్లం అవుతుంది ఓకే అంటే మీరేమైనా క్రీమ్స్ వాడుతున్నారా పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఇలాంటివి చేస్తున్నరా ఓకే అవి పడ్తలేదేమో ఒకసారి చూడండి అది కూడా ఫుడ్ అంటే వాటర్ ఎక్కువ తీసుకోండి షుగర్ అవన్నీ అవాయిడ్ చేయండి క్రీమ్స్ అయితే ఏం యూజ్ చేయకండి మా దగ్గర కొచ్చి వచ్చినాక మేం చెప్తాం అవే యుస్ చేయండి ఓకే అంటే నార్మల్ వాటర్ ఎక్కువంటే హ కూల్ వాటరే బెస్ట్ ఎక్కువ అవే ప్రిఫర్ చేయండి అది చూసి చెప్పడానికి వస్తుంది ఒకసారి వచ్చి చెప్తాం మీరొకసారి వస్తే మేం చెప్తాం ఇప్పుడిప్పుడైనా ఓకే ఈవెనింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఓకే మీరు వచ్చేముందు కాల్ చేయండి ఒకే అండి థ్యాంక్ యూ